స్కూల్ నుంచి కాల్ చేస్తున్నాం బాబు స్కూల్కి రాలేదు ఏమైంది ఆ నమస్తే నేను వాళ్ళ క్లాస్ టీచర్ని మాట్లాడుతున్న బాబు ఏమి స్కూల్కి రాలేదు ఈ రోజు ఓకే అండి నిన్న బాగున్నాడే అసలు నిన్న చలాకీగా ఉన్నాడు బాబు ఏమైంది సడన్గా ఓకే ఏమన్నా చల్లగా వస్తువులు ఏమైనా తాగాడ తిన్నాడ ఐస్ క్రీమ్ లాంటివి ఓ ఓకే తను కూడా స్కూల్లో లంచ్ టైమ్లో అంతా నీళ్ళల్లో బాగా ఆడుతుంటాడు నీళ్ళల్లో ఆడడం ఇష్టంమేమో చాలా అదే ఎక్కువ లంచ్లో కూడా రెండు మూడు సార్లు చెప్పాను నీళ్ళల్లో బాగా ఆడబాక ఫీవర్ వస్తుంది కోల్డ్ వస్తుంది అని చెప్పేసి అదే ఇప్పుడు స్కూల్ల్లో ఇన్ఫార్మ్ చేశారు ఇలా ఎవరెవరు అబ్సెంట్ ఉన్నారో అని కనుక్కోండి కొంచెం ప్రిన్సిపల్ సార్ చెప్పారు అందుకని బాబుకి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మేడం ఓ ఓకే బాగా చూసుకునే పంపించండిలే మేడం ప్రాబ్లెమ్ ఏమి లేదు నేను కొన్ని హా కొన్ని వర్క్స్ ఉన్నాయి నేను అది ఫినిష్ చేసుకుంటానులే తర్వాత త్రీ డేస్ తర్వాత పంపించే పని ఐతే కొంచెం అదే నేను కొన్ని మీకు కాల్ చేసి కొన్ని సిలబస్ ఉన్నాయి అవి మాత్రం కొంచెం కవర్ చేయండి కొంచెం బాగయ్యాక ఓకే స్కూల్ గ్రూప్లో వేసేస్తాను చూడండి గ్రూప్లో ఉన్నారు కదా మీరు ఆల్రెడీ దాంట్లో వేసేస్తాను మీకు మెన్షన్ చేస్తా మీ బాబు మె పేరు మెన్షన్ చేసి హోమ్వర్క్ ఇలా ఉంది అని చెప్పి మెన్షన్ చేస్తా అది మాత్రం కొంచెం కవర్ చేసేయండి మిగిలింది ఉంటే నేను స్కూల్ల్లో చేయిస్తానులే కానీయండి ఈ రోజు వద్దులెండి బాగు అయ్యాకే పంపించండి నేను స్కూల్లో తన దగ్గర చేయిస్తాను లేండి ఓకే మేడం పర్లేదు బాగా తగ్గినాకే పంపించండి ఎందుకంటే స్కూల్కు వచ్చి ఇబ్బంది పడడం ఎందుకు బాగు అయ్యాకే పంపించండి అటెండెన్స్ లేదు బాబు రెగ్యులర్గానే వస్తున్నాడు కదా ఈ టు డేస్ కొంచెం అలా పర్లేదులెండి అది కవర్ అవుతుందిలే అకాడమిక్ క్యాలెండర్లో కొంచెం కవర్ చేసుకుంటాము మీరు కో బాగు అయ్యాకే పంపించండి ఓకే మేడం థ్యాంక్ యు అదే కనుక్కుందాం అని జాగ్రత్త బాగు అయ్యాకే పంపించండి థ్యాంక్ యు